నమస్కారం మ్యాడం నేను మీకు ఏ విధంగా సహాయపడగలను అవునా మ్యాడం చాలా మంచి విషయం మ్యాడం ఏం ఏ టైప్ మోడల్లో తీసుకోవాలని ఆశ పడుతున్నారు మ్యాడం మీరు ఓకే మ్యాడం వెయిట్ ఉండాలా మ్యాడం వెయిట్ లెస్ది తీసుకుందామనుకున్నారా మ్యాడం ఇదిగోండి మ్యాడం ఈ మోడల్ చూడండి మ్యాడం ఇది కలరు కూడా బాగుంటుంది మ్యాడం ఎక్కువ కాలం వస్తుంది మ్యాడం మీకు ఓకే మ్యాడం బ్ల్యాక్ అయితే మీకూ ఇది బాగుంటాది మ్యాడమ్ ఇది చూశారా మ్యాడం ఇది లెదర్ ఉంటుంది పైన స్ట్రాపు మీకు ఇది కంఫర్టబుల్గా ఉంటుంది మ్యాడం ఇది ఏసుకున్నప్పుడు చూడండి మ్యాడం వేసుకోని చూడండి అలాగే ఈ మోడల్లో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయ్ వేరే కలర్లు కూడా ఉన్నాయ్ మ్యాడం అవి కూడా చూడండి మ్యాడం ఇదిగోండి మ్యాడం ఇది గ్రీన్ వస్తుంది మ్యాడం పైన ఇది పింక్ వస్తుంది మ్యాడం పింక్ అయితే మీకు అకేషనల్గా ఏసుకుంటాకి బాగుంటుంది మ్యాడం అది బ్ల్యాక్ అయితే ఇంక దేనిమీదకైనా ఏసుకుంటాకి బాగుంటుంది మ్యాడం అలాగే మన దగ్గిర డిస్కౌంట్లో షూస్ కూడా ఉన్నాయ్ మ్యాడం మీరు కావల్తే అవి కూడా చూపిస్తాం మ్యాడం స్కూల్ షూసా మ్యాడం మీ పిల్లలకి లేదంటే మామూలు షూసా మ్యాడం స్పోర్ట్స్ షూయే మ్యాడం ఓకే మ్యాడం మీకు రెండు మోడళ్ళు చూపిస్తాను అవి చాలా బాగుంటాయ్ మ్యాడం ఇదిగోండి మ్యాడం ఈ రెండు మోడల్ షూసు వాకింగ్కు కానీ రన్నింగ్కు కానీ చాలా బాగుంటాయ్ మ్యాడం మీ బాబుకి అయితే ఈ బ్లూ కలర్ బాగుంటుంది మ్యాడం పింక్ షేడా మ్యాడం ఓకే మ్యాడం ఇది షేడు పింక్ వస్తుంది కానీ కింద షోల్ వైట్ వస్తుంది మ్యాడం మళ్లీ లేస్ పింకె వస్తుంది మ్యాడం కొద్దిగ డిఫరెంట్ లుక్ ఉంటుంది మ్యాడం ఇది జిమ్ ఓకే మ్యాడం అదే మోడల్లో అయితే మీకు బ్లూ కలర్ ఉంది మ్యాడం దానికి ఎడ్జులు మాత్రం పింక్ వస్తుంది మ్యాడం ఇదిగోండి ఇదిగోండి మ్యాడం ఉన్నాయ్ మ్యాడం ఇప్పుడు మనకి పండుగ ఉంది కదా మ్యాడం దసరా పండగ కాబట్టి మ్యాక్సీమమ్ ముప్పై శాతం డిస్కౌంట్ అందజేస్తాం మ్యాడం మీకు ప్రతి ప్రాడక్ట్ మీద ఒకవేళ మీరు వెయ్యి రూపాయల కంటే ఎక్కువ షాపింగ్ చేస్తే సుమారుగా మీకు ఇంకా నూట యాభై రూపాయలు మేము ఇంకా ఎక్స్ట్రా తగ్గిస్తాం మ్యాడం ఓకే మ్యాడం ఓకే మ్యాడం అలాగే మ్యాడం తప్పకుండా మ్యాడం ఓకే మ్యాడం మొత్తం ఈ మూడిట్లికి కలిపి పజ్జెనిమిది వందలు అయ్యింది మ్యాడం మీరు మాకు పన్నెండు వందలు ఇవ్వండి మ్యాడం చాలు ఓకే మ్యాడం మేం అడిషనల్గా నూట యాభై కూడా తగ్గించి చెప్పాం మ్యాడం మీకు అవును మ్యాడం అవును మ్యాడం క్వాలిటీ ఉంటుంది మ్యాడం మా దగ్గర తప్పకుండా మ్యాడం థ్యాంక్ యూ మ్యాడం